నేను శీతాకాలంలో ప్రయాణం చేయడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతాను ఎందుకంటే శీతాకాలంలో వాతావరణ పరిసితులు అన్ని కూడా మనకు అనుకూలంగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలన్నా మనకు అందుబాటులో అన్ని దొరుకుతాయి అంతే కాకుండా ప్రకృతి కూడా చాలా అందంగా కనిపించేది శీతాకాలంలో మాత్రమే ఆ శీతాకాలంలో పూలు పండ్లు అన్ని కూడా చక్కగా ఉంటాయి